మా ప్రాంతాలలో కొంతమంది ఆర్ఎంపి డాక్టర్లు ఉన్నారు మరి అలాగే ఆశా వర్కర్లని మరి అంగన్వాడి కార్యకర్తల కింద పని చేసేడానికి కొంతమంది ఆశా వర్కర్లు పీహెచ్సి నుంచి మరి కొన్ని ఆరోగ్యకరమైనటువంటి శిక్షణలు ఇవ్వడానికి తగినన్ని విద్యా సంస్థలు కూడా మా ప్రాంతంలో ఉన్నాయి మరి అలాగే ఈ మధ్య కాలంలో అనేక మంది పిల్లలు చదువుకున్న తర్వాత ఎక్కువ శాతం మంది మరి అలాగే నర్సింగ్ చేయడానికి చాలా ఇదిగా ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే నర్సింగు విద్య అనేది చాలా ఉపయోగకరమైన విద్య కాబట్టి నర్సింగ్ విద్యార్థులు చాలామంది మరి మా ఊరు నుంచి చదువుకోవడం జరుగుతుంది మరి అలాగే ఎక్కువమంది విద్యార్థులు ఎక్కడంటే మరి నర్సింగ్ చదువుకోవడానికి విజయవాడ అలా మరి అలాగే కాకినాడ వైజాగ్ ఇలాగ కొన్ని ప్రాంతాల్లో నర్సింగ్ విద్యార్థులు చదువుకోవడానికి మరి మూడు సంవత్సరాలున్నర మరి వారు ట్రైనింగ్ తీసుకోవడానికి శిక్షణ పొందడానికి మరి ఈ ప్రాంతాలు వెళ్ళటం జరుగుతుంది